హలో సార్ అగ్రి ఫార్మ్స్ అండి చెప్పండి కోకోనట్ సీడ్స్ కొబ్బరి సీడ్స్ అండి ఓకే సార్ ఎంత సార్ రిక్వైర్మెంటు మీకు ల్యాండ్ ఎంత ఉంది ఎకరంలో ఎకరంలోనా సార్ మరి దగ్గరగా వేసుకోవాలి అనుకుంటున్నారా దూరంగా వేసుకోవాలి అనుకుంటున్నారా సార్ మా దగ్గర రెండు వెరైటీలు ఉన్నాయి సార్ మంచి క్వాలిటీది ఒకటి ఉంది మళ్ళీ నాటు నాటుది ఒకటి ఉంది హైబ్రిడ్ ఉంది మీకు ఏది కావాలండి నాటుది అంటే సార్ కొంచెం దిగుబడి తక్కువ ఉన్నా కాయల్లో స్వీట్నెస్సు కాయ కొంచెం దిగుబడి తక్కువ అయినా ఒరిజినాలిటీ ఉంటుంది హైబ్రిడ్ ఏమిటి అంటే కాయలు ఎక్కువ వస్తాయి అంత స్వీట్ రాకపోవచ్చు హైబ్రిడ్వి వచ్చేసి ఎకరానికి మీరు తీసుకు వెళ్లితే దాదాపు ఒక పదిహేను ఇరవై వేలు దాకా పదిహేను పదహారు వేలు వస్తుందండి నాటువి వచ్చి ఇరవై వేలు దాకా ఉంటుంది సార్

సార్ హైబ్రిడ్వి స్వీట్నెస్ లైట్గా తగ్గుతుంది సార్ నాటువి దీనికి కొంచెం తేడా ఉంటుంది కదా మరి

నెంబర్ వన్ క్వాలిటీ సార్ మీకు ఎటు లేదన్న చెట్టుకి మూడు వందలు కాయ కన్ఫర్మ్గా వస్తుంది సార్ సార్ అట్లాంటి డౌట్లు ఏమీ పెట్టుకోకండి సార్

తప్పకుండ సార్ మీరు లేదు సార్ మనకి బిజినెస్స్ కోసం అయితే ఇంకా నాలుగు మాటలు కలిపి చెబుతాం కానీ అంతలేదు సార్ మేము జెన్యూన్గా ఉన్నాము తప్పకుండ సార్ మీరు వచ్చి చూస్తే సరిపోతుంది ఒకసారి రేపు రండి షాప్ కాడికి ఓకే